హలో మేము మేము ఆంధ్రప్రదేశ్లో పొగాకెక్కడ పండిస్తున్నారో చూడాలనుకుంటున్నాం ఓకే సార్ విజయనగరం నుంచా సర్ ఓకే సర్ ఓకే సర్

ఇప్పుడు మేం అవ్వీ చూడ్డానికి రావలనుకుంటున్నాం సర్

మేం ఫోన్ నంబర్స్ ఇస్తున్నాం సర్

ఫైవ్ తౌజండా ఫర్ డే ఒక మనిషికి పర్ డే ఫైవ్ తౌజండ్ ఓకే ఓకే ఓకే తప్పకుండా